శ్రీకాకుళం జిల్లాలో స్థానికంగా లభ్యమ లభ్యంగా ఉన్న రవాణా సౌకర్యాలు ఏమిటంటే తిల్నారు రైల్వే స్టేషన్ దాసీ రైల్వే స్టేషన్ సిటీ బస్సుల ద్వారా ఇక్కడ ప్రజలు అనేది చాలా అందుబాటులో ఉన్నారు చాలా సౌకర్యంగా చాలా అది రీసనబుల్ రేట్లో ఈ జిల్లాల నుంచి ప్రజలు అనేది రవాణా సౌకర్యం ఏ ఇబ్బంది లేకుండా జీవితాన్ని గడుపుతున్నారు ఈ ఈ తిల్ తిల్నారు రైల్వే స్టేషన్ దాసీ రైల్వే స్టేషన్ అన్నీ విధాలుగా శ్రీకాకుళంలో అన్ని అన్నింటికీ దగ్గరగా ఉండడం వలన ప్రజలు అనేది ఏ ఇబ్బందికి గురి కావడం లేదు సిటీ బస్సులు కూడా ఎక్క ఎక్కడ అన్నీ ప్రదేశాలలో చిన్న చిన్న మూల మూల ప్రాంతాలలో కూడా వెళ్ళడం జరుగుతుంది ఈ సిటీ బస్సులు ప్రతీ చోట ప్రతీ సెంటర్లో ఆగడం వల్ల ప్రజలు అనేది ఇబ్బంది కరంగా లేకుండా మంచి జీవితాన్ని అది గడపడం జరుగుతుంది మొత్తం జిల్లాలో రవాణా సౌబల్యానికి ఏ విధంగా దోహద పడుతున్నాయంటే చాలా మంచిగా రైల్వే స్టేషన్స్ సిటీ బస్సులు ఉండడం వలన ప్రజలకు ఏ విధంగా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కానీ ఇవి చాలా ఇబ్బంది లేకుండా ఇవి వీటి ద్వారా వాళ్ళ ప్రదేశానికి వెళ్ళడానికి రవాణా సౌకర్యాలు అనేటివి కల్పించడం జరిగింది ఇవి రీసనబుల్ రేట్లో ప్రతీ ప్రజలలోకి రీసనబుల్ రేట్లో ఉన్నాయి అండ్ ఈ సిటీ బస్సులు అయితే అన్ని ప్లేసెస్లో ఆగుతాయి ప్రజలకు చాలా అనుగుణంగా ఉన్నాయి చాలా బాగా ఈ జిల్లాలో రవాణా సౌకర్యం అనేది ఉంది